మేడమ్ మాకు చామంతి పూలు కావాలండి మల్లెపూలు కావాలి గులాబీ పూలు ఇట్లా కావాలి

ఇంకా ఏమేమి పూలు ఉన్నాయండి

నాకు మల్లెపూలు కావాలండి ఎంత కేజీ త్రీ హండ్రెడ్ అయ్యో లేదు మేడమ్ నేను నిన్న తీసుకు వెళ్ళిన టూ హండ్రెడ్కు ఇచ్చిర్రు లేదు మేడమ్ నేను నిన్న తీసుకు వెళ్ళిన టూ హండ్రెడ్కు ఇచ్చిర్రు మేడమ్ కార్తీక మాసం అయితే మాత్రం అంత రేటు ఉంటుందా మేడమ్ నాకు ఇప్పుడు మల్లెపూలు కావాలి చామంతి పూలు కావాలి మీరు ఇచ్చే రేట్ చెప్పుర్రి నేను తీసుకుంటాను నాకు లేదు మల్లెపూలు పక్కా కావాల మేడమ్ నాకు రేటు మీరు నిన్నా మొన్నటి కన్నా రేటు ఇంతా తేడా చెప్తారు మీరు అసలు అయితే మాత్రం అంత తేడా ఉంటుందా మేడమ్ పడదంటే ఎట్లా మేడమ్ మాకు అవసరం ఉన్నాయి ఇప్పుడు మల్లెపూలు కావాలి ఖచ్చితంగా కావాలి వేరే షాప్ కంటే నేను రెగ్యులర్గా వస్తాను అనే కదా మేడమ్ ఇక అట్లా అదే చూడకుండా మాట్లాడతారా

ఓకే మేడమ్ మరి కనీసం రెండు వందల వరకు ఇవ్వరాదులియ ఇచ్చే రేటు చెప్పుర్రి మేడమ్ మీరు ఖచ్చితంగా చామంతి కావాలి నాకు మల్లెపూలు ఖచ్చితంగా కావాలి అవునా సరే మేడమ్ మరి ఓకే మేడమ్ అయితే ఇంక మల్లెపూలు కేజీ ఇవ్వండి చామంతి పూలు ఒక ఆఫ్ కేజీ ఇవ్వండి బంతిపూలు ఒక ఆఫ్ కేజీ ఇవ్వండి గులాబీలు అలా ఇవ్వరాదు మేడమ్ నాలుగు

ఓకే మేడమ్ ఓకే మేడమ్ ఇప్పుడు అదే టూ ఫార్టీ అంటారు కదా మల్లెపూలు ఇక పది తగ్గించరు కదా టూ ఫార్టీ అంటారు కదా పది తగ్గించరు కదా ఇప్పుడు ఎంత అంటారు పక్కా మీరు రేటు ఓకే మేడమ్ అయితే కేజీ మల్లెపూలును కేజీ మల్లెపూలును అరకేజీ చామంతీలు అరకేజీ బంతిపూలు ఆకా అవి అవ్వెయ్యండి గులాబీలు